నమస్తే అండి నా పేరు వచ్చేసి వెన్నెల ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి మీ సైట్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను నిన్న నిన్న డెలివరీ అయింది నేను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశాను నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి ఇది జాగింగ్ షూస్ అనమాట వైట్ కలర్ షూ ఆర్డర్ పెపెట్టున్నాను వాకింగ్ ప్లస్ జాగింగ్ కి యూజ్ అవుతుందని చెప్పేసి ఆర్డర్ పెట్టున్నాను కానీ ఆ క్వాలిటీ అయితే అసలు బాగా లేదండి నేను నేను అసలు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ వేరే మీరు సెండ్ చేసిన క్వాలిటీ వేరే అనమాట అంటే ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వేరే కలర్ అయినా బ్లాక్ అయి బ్లాక్ అయి ఉంటే నేను పెద్దగా దాన్ని కనిపెట్టే దాన్నేమో కాదేమో వైట్ కాబట్టి ఆ కింద మరక తర్వాత వచ్చేసి పైన కొంచెం మరక అంతా తెలుస్తుంది ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్ లాగా ఉంది మెయిన్ ఇంకోటి ఏమంటే సైజు నాకు సరిపోలేదండి నేను సైజు ఆర్డర్ పెట్టింది ఎయిట్ సైజు మీరు సెవెన్ పంపించుండారు నాకైతే కాల్ సరే కొంచం టైట్ గానే ఉంది వాకింగ్ కి జాగింగ్ కి ఆర్డర్ పెట్టినప్పుడు అది కొంచెం కంఫర్ట్ గా ఉంటేనే కొంచెం పరిగెత్తడానికి నడిచి వెళ్లడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటేనే వేసుకోవడానికి బాగుంటుంది ఇది నా సైజు కాదు నేను ఎయిట్ ఆర్డర్ పెడితే మీరు సెవెన్ పంపించారు తరువాత ఇది యూస్ చేసిన ప్రోడక్ట్ లాగా ఉంది దయచేసి ఈ ప్రోడక్ట్ ని రిటర్న్ తీసుకొని నాకు మంచి ప్రోడక్ట్ రీప్లేస్ అన్నా చేసి ఇవ్వండి లేకుంటే ఈ ప్రోడక్ట్ తీసుకునేసి నాకు రిఫండ్ అన్న ఇవ్వండి నాకు ఏదో ఒకటి సాయంత్రం లోపల మీరు నాకు మెయిల్ ద్వారా తెలియజేస్తే బాగుంటుంది మీరు అయితే సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ ఉందని చెప్పున్నారు నేను మోస్ట్లీ ఆర్డర్ పెట్టేవాన్ని రిటర్న్ పాలసీ ఉంటేనే ఆర్డర్ పెడతాను లేకుంటే ఆర్డర్ పెట్టను నాకు వచ్చి ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టింది ఈ షూస్ కానీ ఇది కనీసం ఫైవ్ హండ్రెడ్ వర్త్ కూడా కాదేమో అనిపిస్తుంది నాకు షూస్ క్వాలిటీ బాగా లేదు ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్ లాగా ఉంది తర్వాత సైజు నా సైజు కూడా కాదు మీరు పంపించింది దయచేసి ప్రోడక్ట్ తీసుకొని నాకు ఎక్స్చేంజ్ చేసి అన్న ఇవ్వండి వేరే ప్రోడక్ట్ లేకుంటే షూ రిటర్న్ తీసుకునేసి నాకు రిఫండ్ అయినా చేసేయండి తప్పకుండా మీరు నాకు రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను ఈవినింగ్ లోపల నాకు మెయిల్ లో అన్న లేకుంటే మీ కస్టమర్ కేర్ నుంచి అన్న కాల్ చేసి చెప్పండి నేను ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేస్తున్నానండి థ్యాంక్ యు